నమస్తే సార్ జిమ్ ట్రైనర్ మీరేనా సార్ సార్ నేను మీ జిమ్లో సభ్యత్వం పొందాలి అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఫిట్నెస్ చాలా అవసరం నేను పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను దానికి సంబంధించిన ట్రైనింగ్ మీ దగ్గర తీసుకుందాం అనుకుంటున్నాను

నేనూ ముందుగా మిమ్మల్ని అడగవలసినది ఏంటి అంటే ఈ జిమ్ సమయం ఏంటో చెప్పగలరా ఉదయం సాయంత్రం కూడా ఓపెన్ చేస్తారా లేకపోతే ఉదయం మాత్రమేనా ఒకవేళ నేను జాయిన్ అయిన తరవాత మొదట ఎక్కడనుంచి ప్రారంభించాలి అండి అలాగే సార్ సార్ జిమ్కి నెలకి ఎంత వరకు ఎంత ఖర్చు అవుతుంది సార్ ధన్యవాదములు సార్